మా ఇంట్లో నాకు కాకుండా తోట పని మా కుటుంబ సభ్యులకి ఇష్టం చెట్లను పెంచాలి అంటే వాటికి నీళ్ళు కొట్టాలి అన్న వాళ్ళకి ఎంతో ఇష్టం ప్రకృతిపై చాలా ఇష్టం ఎంతో ఇష్టపడి కూడా వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ మొక్కలు వల్ల మనం బతుకుతున్నాము అలా మొక్కలను పెంచాలి అంటే ఇష్టం తోట పని కూడా చేయాలి అంటే ఇష్టం